నేను బావి నుంచి నీళ్ళు ఒక తాడుకి బకెట్ కట్టేసి తోడుకునే వాళ్ళం అండి అది ఒక ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది అయితే అలా తొడిగినప్పుడు ఏమయిందంటే ఒకసారి బావిలో పడిపోవడం బకెట్టు ఇంకా అది లాగేటప్పుడు చేతులు నొప్పులు రావడం అలాంటివి ఉండేవి అన్నామాట అందుని మేము మోటారు ఎలక్ట్రిక్ మోటర్ పెట్టుకున్నాం అండి అది ఎలా పని చేస్తుందంటే మనం విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చుతుందండి అంటే ఫ్యాన్స్ అవి ఎలా తిరుగుతాయో అది కూడా అలాగే లోపల ఒక మోటర్ ఉంటుంది అన్నమాట దాన్ని డైరెక్ట్గా అదే మన బావికి కనెక్షన్ ఇస్తారు అది మనం స్విచ్ వేయగానే కరెంటు ద్వారా అది మనకి మనకి వాటర్ అనేది సప్లై చేస్తుంది అన్నమాట అంటే డైరెక్ట్గా మేము కుళాయిల్లాగా వాటికి అటాచ్ చేసుకున్నామండి అలా కులాయిల అటాచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి నీళ్ళు డైరెక్ట్గా వస్తాయన్నమాట ఆ మోటార్ స్విచ్ ఆన్ చేసుకోవడం అన్నప్పుడు మనకి కావాల్సిన వాటర్ అంతా మేము పట్టేసుకునేవాళ్ళం అన్నమాట ఇది మాకు ఇంటికే కాకుండా పొలాలకు కూడా సప్లైకి ఉంటుందన్నమాట అండి దీనికి కరెంట్ బిల్ అంటే గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తుందండి మాకు అయితే ఎందుకంటే రైతు కుటుంబానికి గవర్నమెంట్ ఫ్రీ కరెంటు అనేది ప్రవేశపెట్టింది దీనివల్ల కరెంటు బిల్ కూడా ఉండదు